హ హలో హలో చెప్పండి హలో హలో నా వాయిస్ చెప్పండి

ఆ చెప్పండి ఆ వన్ కేజీ కావాలా టూ కేజీసా వన్ కేజీ అయితే త్రీ హండ్రెడ్ అంటే ఇది సీజన్ కాబట్టి ఫ్రెష్వే మార్నింగే తెస్తాం మేము ఫ్లవర్స్ డైలీ లేదు లేదు డైలీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ తెస్తాము డైలీ కాస్ట్ ఉండదు ఒక్కొక్క డే తక్కువ ఉంటుంది ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది ఆ లేదు తగ్గదు అంటే సీజన్ కదా అండి ఇంకేమైనా కావాలా ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి మా దగ్గర మీకు ఏం ఫ్లవర్స్ కావాలంటే ఇస్తాం మెం

లేదులేదు జాస్మిన్ మాత్రమే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా కాస్ట్ ఉంటుంది ఓకే అండి సరే